నమస్తే సార్ స్వీగ్గీనా అండీ నా పేరు కరముల్లా అండీ కరిముల్లా పేరు మీనా ఆర్డర్ పెట్టాను ఏ రెస్టారెంట్కి వచ్చిందండీ

కనకదుర్గ ఓకే సార్

ఆరు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ చిల్లీ చికెన్ మూడు ప్లేట్లు సర్ ఓకేనా అండీ

ఓకేనా అండీ చిల్లీ చికెన్ క్యాన్సిల్ చేయండి రెండు మటన్ రెండు చికెన్ పంపింయండి బిర్యానీలు అంటే నేను యాప్లోకి వెళ్ళి మళ్ళీ డిలీట్ చేయాలి సార్ ఓకేనండీ రెండు మటన్ బిర్యానీ రెండు చికెను పంపియండి సార్ ఓకే సార్